తెలుగు భాష సంస్కృతికి అంకితమైన సమస్థలు ఏంటంటే తెలుగు భాష చైతన్య సమితి తెలుగు భాషోద్యమం సమైక్య తెలుగు భాష వికాస ఉద్యమం సాహిత్య సంస్కృతిక సామాజిక వికాస సంస్థ అలాగే కార్యక్రమాలేంటంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటినుండి భాషా సంస్కృతిక అభివృద్ధిపై భాషా సంస్కృతిక శాఖ దృష్టి సారించింది తెలంగాణా సంస్కృతిని కళలను కళాకారులను ప్రోత్సహించడమే ధ్యేయంగా తెలంగాణా వైతాళికుల జయంతి వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడంతో పాటు వారి పేర్లలో